హలో మాకు కేక్ కావాలండి మాకొచ్చేసి హనీ కేక్ కావాలి అలాగే కూల్ కేక్ కూడా కావాలండి చాక్లెట్ది అకేషన్ బర్తడే పార్టీ ఉంది అందుకు చాక్లెట్ కేక్ కూల్ కేక్ కావాలి హనీ కేక్ వచ్చేసి వన్ కేజీ చాక్లెట్ కూల్ కేక్ వచ్చేసి వన్ అండ్ హఫ్ కేజీ కావాలి మా అడ్రస్ వచ్చేసి బంగినపల్లి అండి టూ డేస్ లోపల ఇస్తే బెటర్ండి సరే అండి కాస్ట్ ఎంత అండి కాస్ట్ ఆ సరే థ్యాంక్యూ అండి